సామాజిక మాధ్యమాలలో పెట్టటానికి నాకు డాన్స్ వీడియోస్ అలాంటివి నాకు పెట్టడం అంత ఇష్టం ఉండదు అందరూ తీస్కోడం పెట్టుకుంటారు కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి వాటిలో పెడుతూ ఉంటారు కాకపోతే నాకు అలాంటివి నచ్చవు అందరికి వినోదంగా ఉంటుందేమో కానీ నాకు వినోదంగా ఉండవు ఎందుకంటే ఫోటోస్ ఇలాంటివి పెట్టడం వల్ల కొన్ని ఫేక్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి నచ్చదు